సార్ మీరు ట్రావెల్ ఏజెంటేనా అండి అవునండి టూరిస్ట్ని నేను నేను హైదరాబాద్ నించి వస్తున్నాను నాకు హిల్స్ చూడాలనుకుంటున్నాను అది కూడా శేషాచలం హిల్సు అక్కడ టెంపుల్ కూడా ఉంటుంది కదండి అక్కడ అది కూడా చూడాలనుకుంటున్నాను మీరు చూపిస్తారా అండి మా ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నాము ఒక ఫోర్ మెంబర్సు ఒక త్రీ డేస్ అండి ఓకే అండి ఓకే అండి ఓకే అండి

సరే అండి ఓకే అండి అడ్వాన్స్ ఫో పే చేస్తాను కాని ఓకే అండి

ఓకే అండి టెంపుల్ ఎప్పుడైనా ఉంటుందా అండి ట్వంటీ ఫోర్ అవర్సు ఓకే అండి సార్ శేషాచలం టెంపుల్ అంటే తిరపతే కద సార్ ఓకే అండి సరే అండి వచ్చేముందు మీకు కాల్ చేస్తాను సరే త్యాంక్ యూ అండి